హలో నమస్తే అండీ మేము డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం మండలం రావులపాలెం నుండి ఫోన్ చేస్తున్నామండి అది ముబారక్ రెస్టారెంటే కదండి అక్కడ వంటకాలు చాలా చాలా బాగుంటాయండి మా కుటుంబంతో ఎప్పుడైనా బయటకి వచ్చేటప్పుడు మేము రెస్టారెంట్కే వచ్చి భోజనం చేస్తామండి అక్కడ ప్రతి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుందండి అలాగే క్వాంటిటీ కూడా బాగా ఇస్తారు ఏ వంటకానికి కూడా అసలు పేరు పెట్టడానికి లేదండి అక్కడ చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు కాల్ చేయవలసి వచ్చిందంటే అండి మా ఇంటికి బంధువులు వచ్చారు అందు నిమిత్తం నేను బయటకు రావడానికి వీలు లేకుండా ఉందండి అందుకు మీకు నేను కొన్ని వంటకాలు నేను ఆర్డర్ చేయాలని మీకు కాల్ చేయడం అనేది జరిగిందండి కొంచెం మీరు అవి మాకు మా ఆర్డర్ నిమిత్తం పంపిస్తే మేం చాలా సంతోషిస్తామండి అవి మాకు ఏమేం కావాలంటే మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేపల వేపుడు రొయ్యల ఫ్రైడ్ రైస్ పీతల ఇగురు ఇవన్నీ వీటితో పాటు వెనిలా ఐస్క్రీమ్ అలాగే హల్వా కూడా అక్కడ చాలా ఫేమస్ అండి అవి కూడా కొంచెం వాటితో పాటు ఏం పంపించండి మీకు వెంటనే మాది డబ్బులు కూడా ఏంటి పే చేయడం అనేది జరుగుతుందండి తప్పకుండా పంపిస్తారని అనుకుంటున్నానండి ధన్యవాదాలు